నేను చదివిన ఏడు తరాలు అనే ఒక పుస్తకం నన్ను చాలా బాధపెట్టింది ఎందుకంటే అందులో రాసిన అన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలు అది దేని గురించి అంటే ఆఫ్రికాలోని నల్ల జాతీయులను బానిసలుగా తీసుకు వెెళ్లి వాళ్ళ చేత పని చేయించుకోవడం బానిస పనులు చేయించుకోవడం ఆ పుస్తకంలోని ప్రధాన విషయం వాళ్ళ జీవితాల గురించి తెలిసినప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అది కుట్ర అని నేను అనలేను కానీ ఆ పుస్తకం అయితే నన్ను చాలా రోజుల పాటు వెంటాడింది